నేను ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని నా కోరిక నేను ఏంది అంటే నా ఫ్యామిలీ పరంగా వచ్చి మా అమ్మకు మా నాన్నకు బ్యాంకులో ఉద్యోగం లాంటిది చేయడం సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగాలు చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళకు అది ఒక కోరిక సో నేను వాళ్ళ కోరిక నెరవేర్చడం కోసం నేను ఒక బ్యాంకు ఉద్యోగిగా నేను ఉద్యోగం చేస్తున్నాను నా నా కెరీర్ బయట నా అభిరుచులు అంటే అభిరుచులు నాకు బయట తిరగడం చాలా ఇష్టం ఫ్రెండ్స్తో సరదాగా అలా బయటికి వెళ్ళి కిట్టి పార్టీలు పార్కులకి సినిమాలకి షికార్లకి పానీపూరి లాంటి తినడం చికెన్ బిర్యాని ఫుడీ ఫుడ్కి సంబంధించిన పదార్థాలు తినడం బయట ఫ్రెండ్స్తో కలిసి అలా ఎంజాయ్ చేసి రావడం బయట టైంపాస్ చేయడం లాంటివి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్తో అలా సరదాగా గడిపి అలాగే ఫ్యామిలీతో కూడా బయట సండేస్ కానీ ఏమన్న హాలిడే ట్రిప్స్ అలా అలా వెళ్ళి రావడం అంటే నాకు చాలా ఇష్టం నా కెరీర్ నా కెరీర్ పరంగా బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటు నా ఫ్యామిలీని నేను కొనసాగించుకుంటు మంచిగా అభివృద్ధిలో క తెచ్చుకుంటు నా మంచిగా ఉండడం మంచిగా బతకడం అంటే నాకు ఇష్టం నాకు ఆసక్తి అంటే నాకు సిస్టం వర్క్ అంటే చాలా ఆసక్తి సిస్టం వర్క్ అంటే చాలా ఇష్టం నాకు బయట గేమ్స్ ఆడడం ఖోఖో కబాడీ చెస్ లాంటివి గేమ్స్ ఆడడం అంటే ఇష్టం నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది అలాంటి ఆడడం ఇంకా ఇంకా ఇంకా ఆడాలి అనే ఆసక్తి నాలో చాలా బాగా వస్తుంది నా ఫ్రెండ్స్తో ఆడినప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది ఇవన్నీ చేయడం అంటే అలాగే నేను పా నా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా నేను ఆరోగ్యంగా ఉంటు ఇలా ఆసక్తికరంగా నా కెరీర్ని నేను కొన్ కొనసాగించుకుంటు నా అభిరుచులు ఆసక్తి ఆసక్తులు అన్నీ నేను కొనసాగిస్తాను అని అనుకుంటున్నాను